మాకు దగ్గరలో భవానీ ఐల్యాండ్ ఉంది అది చాలా చూడ చక్కని ప్రదేశం భవానీ ఐల్యాండ్కు వెళ్ళాలి అంటే ముందుగా బోట్లో ప్రయాణించి భవానీ ఐల్యాండ్ చేరుకోవాలి ఆ బోట్ షికార్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ భవానీ ఐల్యాండ్ నుంచి లోకి చేరుకున్నాక లోపల పిల్లలు ఆడుకోటానికి చాలా బాగుంటుంది లోపల రెస్టారెంట్లు పార్కులు ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయి ఇవన్నీ చాలా బాగుంటాయి కృష్ణా నది మధ్యలో ఉండటం వలన చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇవి కాక లోపల మూడు రకాల పార్కులు ఉన్నవి ఉన్నాయి దానిలో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ కృష్ణా నది బోట్ షికార్ అనేది పిల్లలకి పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇది చాలా చూడదగ్గ ప్రదేశం